మీరు ఎక్కడికి పోతారు ఎంతమంది మూడువేలు ఇవ్వండి టికెట్ బస్సు టికెట్ ఒక మనిషికి ఏడు వందల యాభై ముగ్గురికి కలిసి మూడు వేలు రూపాయలు అవుతుంది నలుగురు నలుగురికి నలుగురికి మూడు వేల రూపాలు అవుతుంది మీ చ చెప్పండి ఓ నా మూడు చోట్ల నిలుపుతాం పోయేటప్పుడు హోటలలో మీరు భోం చేసుకోవచ్చు టీ తాగవచ్చు ఇదో పాస్ పోయి రావచ్చు అదే మాదిరిగా ఒక గంట సేపు ఒకసారి ఆడ నిలపుతు ఉంటాము హోటల్ చూసి హోటల్ చూసి నిలపుతాము మీరు భోం చేసుకొని ఏదన్న టీ తాగి ఇకన మీరు ఏదన్న పాస్ చేసుకొని మీరు ఒక ఒక అరగంట అరగంట నిలపుతాము ఒక్కొక్క హోటల్ దగ్గర ఆడ ఉంది అదే ఒక మూడు చోట్ల మేము నిలుస్తాం అండి మీరు ఒంటికి పోయి బోను బోన్ చేయా భోం చేసుకోవచ్చు టీ కాఫీ తాగి మళ్ళీ మీరు బస్సు ఎక్కి కూర్చున్నారంటే మిమ్మలని విజయవాడ బస్ స్టాండ్లో ఆగే బస్ స్టాండ్ విజయవాడ విజయవాడలో మేము మిమ్మలని వదిలేస్తాం అంతే